రాజేశ్వరిగారమ్మా మీగురించి చెప్పండి

కమ్ముడు సంగటి వట్టిపిండి సంగటి సంగటంటే అంత సంగటైతే సగం కూర ఉన్ను గుడిసె ఇండ్లు గుడిసే ఇండ్లలో వాన కురుస్తూ ఉండును ఆడాడాడ గిన్నెలు పెట్టేది ఒకపక్క మూలలు ముడుక్కునేది మళ్ళీ తెల్లవారి లేచి ఏదో మనకి పనికి పోయి ఆ పని చేసి అది తెచ్చుకుని తల్లిదండ్రులు దగ్గర ఇస్తే వాళ్ళు ఏదో మనకి వండి పెడుతూ ఉన్నారు వాళ్ళంతా తిన్నాము నాకొక చె చెల్లి ఉన్నది ఒక తమ్ముడు ఉన్నాడు ఇప్పుడు మా అమ్మా లేదు మా నాయనా లేడు మా చెల్లి లేదు మా తమ్ముడు నేను ఉన్నాను ఇప్పుడు తమ్ముడు పెళ్ళి చేసుకుని ముగ్గురు బిడ్డలు వాడికి పిల్ల బుచ్చినాయుడు కండింగులు వాడు నిన్న ఒక అబ్బా బిడ్డకి పెద్దోడికి పెళ్ళి చేసినాడు నా ప నా నా యొక్క పరిస్థితి నాకు ఇద్దరు బిడ్డలు పుట్టినారు ఒక పాప ఉండాది ఒక అబ్బోడు వచ్చి మెదడు వాపు జ్వరం వచ్చి కాలం అయిపోయినాడు చనిపోయినాడు నేను ఎన్నో దుఃఖాలు పడి కష్టాలు పడ్డాను అవతల నా బిడ్డకి పెళ్ళి చేసినాను ఐదు ఆడబిడ్డలూ ఒక అబ్బోడు పుట్టినాడు ఐదు మందిలో నలుగురికి పెళ్ళి చేసినాను ఒక అబ్బోడు ఒక పాప ఉన్నది ఇప్పుడు నా పరిస్థితి నా శ శరీరాన్ని ఐదు ఆపరేషన్లు చేసినారు రెండు కన్ను చేసినారు నాకెవ్వరూ లేరు నేను ఒంటరిగా వండుకుని తింటూ ఉన్నాను నాకు దేవుడు దా నాకు తోడు నాకు దేవుడు దా తోడు ఎవరూ లేరు అయినా నాకు ఏ పరిస్థితిలో దేవుడు నన్ను కష్టం పెట్టలేదు మా కొడుకు చనిపోయిన ఐదు ఏళ్ళలో అప్పటి నుంచి నాకు ఎన్నో జబ్బులు వచ్చినాయి ఆ జబ్బులకంతా నా ఏసుప్రభు నా తోడు ఉండి నాకు ఐదు ఆపరేషన్లు శరీరానికి చేసినాడు రెండు కన్నులు చేసుకున్నాను ఈ రెండు కన్నులు చేసుకుని మళ్ళీ నేను చెకప్కి వెళ్తే అమ్మా ఈ కంటిలో నీరున్నది నీకు చిన్న మెదడులో వా నెత్తురు పార్టేజ్ లేదు కంటికి మళ్ళీ రమ్మన్నారు నాకు పోయే పరిస్థితి లేదు నాకు ఎవరు లేకుండా నేను ఇంట్లో పడి ఉండాను నే ఒకటే వండుకుని నే ఒకటే తినేసుండాను నా కూతురిని ఇదే ఊర్లో ఇచ్చినాను ఇదే ఊర్లో ఇచ్చినాను ఆ బిడ్డ తనీగుండాది నేనూ తనీగుండాను మా మనవరాలు పక్కన్నే ఉన్నది ఆ మనవరాలికి ముగ్గురు బిడ్డలు మాతో పక్కన ఇంట్లోనే ఉన్నది ఆ ముగ్గురు బిడ్డల్ని ఆ అమ్మ ఏదో పని చేసుకుని బతుకుతూ ఉన్నది నేను పండుకునేటప్పుడు లేచేటప్పుడు ఏసుప్రభుని నమ్ముకుని అట్టా కాలక్షేపం పోతూ ఉన్నది నాకు పెన్షన్ వచ్చేది లేదు ఏదీ పది ఆ పద్దెనిమిది వేలు వేస్తారు అదీ వచ్చేది లేదు ఈ పెన్షన్ వచ్చేది లేదు ఆ దేవుడు ఆశీర్వాదంలో నా కాలం జరిగిపోతూ ఉన్నది నేను పుట్టింది వెయ్యిన్ని తొమ్మిది వందల యాపై ఆరు జనవరి నెల ఒకటవ తేదీన పుట్టిన ఒకటవ తేదీ పుట్టినాను ఇంతవరకు దేవుడు నన్ను కాపాడుతున్నాడు ఏ ఒక జబ్బు రాకుండా నన్ను స్వచ్ఛతగా చూసుకుంటూ ఉండాడు అలాగనే ఉండే వాళ్ళందరిని చూసుకోవాలా మా బిడ్డలకి ఒకామెకి ముగ్గురు పిల్లకాయలు ఇంకొక ఆమెకి ముగ్గురు పిల్లకాయలు ఇంకొక ఆమెకి ఇద్దరు పిల్లకాయలు ఇంకొక ఆమెకి ఇప్పుడుదా పెండ్లి అయ్యింది బిడ్డలు లేదు ఒక పాప పని చేస్తుంది చిత్తూరులో అబ్బోడు వాలెంట్రీగా ఉన్నాడు మన రాజులగండిలో ఇలా మా బతుకు జరిగిపోతూ ఉన్నది మా అల్లుడికి డయాలక్స్ చేస్తారు దినం మార్చి దినం డయాలక్స్కి పోతుంది వాళ్ళింట్లో బాధలు పడుతూ ఉన్నారు ఆయనకి ఒకతూలి ఆయాసం వస్తుంది అప్పటికప్పటికే ఆంబులెన్స్కి ఫోన్ చేసి ఎత్తుకుని వెళ్తూ ఉంటారు మా కూతురి గాబరా పరిస్థితిగా ఉంది ఏం చేసేది అని తెలియదు ఆ దేవుడికి అప్పగిస్తాము దేవుడికి ప్రార్ధన చేస్తుండాను ఇప్పుడు మా చెల్లి ఉండింది మా చెల్లికి ఒక కొడుకు ఒక కూతురు పుట్టినాడు ఆ కూతురు వాళాజిలిచ్చినాము వాళాజిలిస్తే ఆ అమ్మకి ఒక కొడుకు పుట్టినారు వాళ్ళు అత్త చనిపోయింది ఆ అమ్మ మొగుడుతో కూడా పోయి వేలూరులో చేరి నర్సు పనికి పోతుంది నా మన మ మనవరాలిని మా చెల్లి కొడుకుకి ఇచ్చినా మా చెల్లి కొడుకుకి ఇచ్చినాక సేలంలో వాళ్ళ ఇల్లు ఉండింది నేను మా అంబుని సీమంతం చేసుకొని తొడుక్కుని మా ఇంటికి వచ్చేసినాను వచ్చినాకా మేమ అందరూ పోయి వీ విఆర్విఎ రాస్తా ఏమో నేను కూడా పోతానంది నాయనా పది రోజులు ఉన్నది నాయనా డెలివరీకి డేట్ ఇచ్చుండారు అంటే పోనీలేమ్మా అనేసి చిత్తూరుకు వెళ్ళింది చిత్తూరుకు వెళ్తే ఆడ రాసింది ఆరు ఏడుమంది పదిమంది దాకా రాసినారు వాళ్ళు ఎవ్వరూ పాస్ అవ్వలేదు మా మనవరాలు పాస్ అయ్యింది తెల్లారిపైన వచ్చింది వచ్చినాకా ఇద్దరు కూతుర్లు పుట్టినారు ఒక కొడుకు పుట్టినాడు వాళ్ళా అ అవ్వ చనిపోయింది మా చెల్లి చనిపోతే వాళ్ళు భర్త ఇప్పుడూ కొడుకుతోనే ఉన్నాడు కూడా పెట్టుకుని వాళ్ళు ఇల్లు ఆడ సేలంలో ఉండింది ఏదో అమ్ముకుని వచ్చేసినారు ఈడ ఏదో ఇల్లు కట్టుకుని ఏదో కాలక్షేపణ చేస్తూ ఉన్నారు ఇప్పుడు నన్ను చూసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు నే ఒంటరి వాడిని నే ఒంటరిగా వండుకుని నే ఒంటరిగా తినేసి నే ఒంటరిగా పడుకుంటాను కూతురు బిడ్ కొడుకుండాడు వాడు వాలెంట్రీ రాజుల కండెక్కి వాడు నాతో కూడా వచ్చి రాత్రిళ్ళు కూడా పండుకుని ఉంటాడు వాడు లేకపోతే వాడు లేకపోతే నేను తినిమీద వచ్చి పండుకుంటా ఉంటాను అట్ల మా కాలము గడిచిపోతూ ఉంది అప్పుడంతా చాలా కష్టము వానలూ ఆ వానలో తడిసి ఎందుకు చెప్తావులే ఆ పరిస్థితులు అప్పుడు జొన్న సంగటి జొన్న సంగటి సద్ద సంగటి ఈ వట్టిపిండి సంగటి గోగాకు ఇంత ఇంత ఇంత సంగటి అయితే అంత గోగాకు వేసేది తినేదానికి ఏమంటే పరిస్థితి అంత స బాగాలేదు అడివికి పోయి కట్టెలు కొట్టుకుని వచ్చి దాన్ని సత్రవాడలో వేసేసి అప్పుడు నూకలు బియ్యం కొడతారు నూకలు ఆ నూకలు తెచ్చి ఆడనే పిండి తెచ్చుకుని అమ్మ అన్నం చేసి మాకు ముగ్గురుకీ వేసెను మా మా తమ్ముడికి మా చెల్లికీ నాకు వేసెను అవతల అంతే అంత ఉన్ను అంతనే ఆయమ్మ తినకుండనే భర్తకు వేసేది భర్త తినేస్తాడు ఈమె పస్తుగనే ఉం అమ్మా మాకేసిన అన్నంలో తలా కొంచెం ఎత్తుకుని వద్దు నాయనా మీరు చిన్నబిడ్డలు పస్తు పడుకోకూడదు అట్టనేసి మాయమ్మ తినదు మళ్ళీ తెల్లవారి లేసి మళ్ళీ ప పనికి పోయి వెళ్లి మళ్ళీ సంపాదించి చేస్తూ ఉన్నారు అలా అలా అలాగనే కొంసేపు తాళినాకా దేవుడు బాగా చూపించినాడు చూపించి అంగడి పెట్టుకున్నారు అంగడి పెట్టుకొని సామానులంతా తెచ్చి పెట్టుకొని ఆకు వక్కా బియ్యమూ చమురు కిరసనాయిలు సబ్బులూ వా పిండి పిండి తెచ్చుకునేది రాగిపిండి బియ్యం తెచ్చుకునేది పప్పూ ఉప్పూ ఇదంతా తెచ్చి ఏదో కొంచె కొంచె కొంచె కొంచెంగా తెచ్చుకుని అమ్ముకుని అమ్ముకుని కొంచెం పెద్దగా వచ్చేసింది అంగడి పెద్దదిగా వచ్చినాకా మళ్ళీ పోయి అప్పుడంతా గుర్రంబండి లేకపోతే రిక్షా ఆ సామాను రిక్షాలో తీసి ఆ సామానులు దాంట్లో వేసుకుని తెచ్చి అంగడిలో వేసుకుని దాన్ని అంతంతంత ఏదేది ఏడాడ వేయ్యాల్నో ఆడాడాడాడ వేసేసి అవతల పోయి తినేసి అంగట్లో వచ్చి ఉండేది అట్లా కొంసేపు తాలి మళ్ళీ టిఫనుకు వేసింది మాయమ్మ టిఫనుకు వేసి అప్పుడు దోశ ఎంతో తెలుసా అర్ద రూపాయి ఇడ్లీ పావలా రూపాయికి నాలుగు ఇడ్లీ రూపాయికి రెండు దోశలు మేము చిన్నప్పుడు అమ్మేది అట్టా అమ్ముతూ వచ్చినారు సరే కొంచేపు అయ్యింది మళ్ళీ గెంజు గడ్డలు తెచ్చేది ఒక్కొక్క మూట కొల్లా గిట్ల పోయి పెద్ద గుండం పెట్టి ఉడకేసి అమ్మేది దాన్ని అమ్మేసి మళ్ళీ నాలుగు రోజులు తాలి ఐదు రోజులు తాలి అయిపోయినాకా మళ్ళీ కొల్లా అంగడిలోకి పోయి మళ్ళీ తెచ్చి మళ్ళీ సాయంకాలం అయిందంటే బొండాలు వడలు బజ్జీలు వేసేది అట్లా కాలం గడుస్తూ వచ్చింది మా నాకు పెళ్ళి చేసినారు మా చెల్లికి పెళ్ళి చేసినారు మా తమ్ముడికి పెళ్ళి చేసినారు పెళ్ళి చేసినాకా మా చెల్లి కాలం అయిపోయింది ఇద్దరు బిడ్డలు కనేసి నేను ఒక కూతురూ ఒక కొడుకు కన్నాను